నాకు ఈ కోళ్ళ పెంపకం ఒకటి వ్యాపారంగా ఉంది కోళ్ళ పెంపకం ఒకటి సరిపోతుంది వేరే ఏమి వ్యాపారాలు కూడా చేయాలని అనుకోవడంలేదు కానీ ఈ వ్యాపారంలో నేను మంచిగా ఆరోగ్యంగా కోళ్ళను పెంచి ఎక్కువ కోళ్ళు చనిపోకుండా ముందుగా జాగ్రత్తపడి మందులు వాడి వాటిని బ్రతికించి మంచిగా బరువులు తెప్పించి మార్కెట్లో ఒక మంచి రేట్కి అమ్ముకుని నేను ఎక్కువగా లాభం పొందాలి అనుకుంటున్నాను